నాకు కోళ్ళఫారంతో పాటు ఒక చికెన్ షాప్ కూడా ఉంది వ్యవసాయం కూడా ఉంది అదేవిధంగా కోళ్ళకు మేత తయారు చేసే ఒక మిల్లు కూడా పెట్టబోతున్నాను నాకు సరిపోకపోవడం వలన నేను ఒక మిల్లు కూడా పెట్టీ వ్యాపారాన్నిపెంచాలని అనుకుంటున్నాను ఆర్థికంగా నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి అని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా కోళ్ళ పెంపకం నాకు ఆర్ధికంగా లాభాలు తెచ్చిపెట్టినప్పటికీ కూడా నా ఆలోచన విధానానికి ఇది సరిపోక వ్యాపారాన్ని ఇంకా పెంచడం కోసం ఇలా మిల్లు పెట్టి వేరేగా ఇంకా ఆదాయం సంపాదించాలి అనుకుంటున్నాను వ్యవసాయం కూడా నేను ఇంకా ఎక్కువగా చేసి వ్యాపారం సంపా వ్యాపారాలు చేసి సంపాదన మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి అని అనుకుంటున్నాను అందుకే నేను ఎక్కువగా కష్టపడటానికి ఇష్టపడుతూ ఉంటాను ప్రతీది కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోని అడుగు ముందుకు వేస్తూ ఆర్ధికంగా బలంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను